టూరిస్టా మీరు ఓకే సార్ ఓకే సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే మీరు ఆంధ్రపరదేశ్లో ఎక్కడెక్కడ టొబాకో పని చేస్తారు ఏంటి డీటేయిల్స్ అన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారా ఓకే సార్ ఓకే సార్ సార్ టొబాకో అనేది ఇప్పుడు ఎక్కవగా వైజాగ్ డిస్టిక్ట్స్లో అయితే అదే ఇప్పడు కొండప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువ పనిచేస్తారక్కడ అదే విధంగా అరకులో కూడా గిరిజనులు ఎక్కవగా పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా ఇది కొండా ప్రాంతాల్లో పనిచేస్తారు అలాగే పద్మం దగ్గర్లోని రెడ్డి పిల్లి అనే గ్రామంలో అయితే ఎక్కువగా పండించేవారు సార్ పద్మం అంటే సార్ విజయనగరం వైజాగ్ డిస్ట్రిక్ సార్ విజయనగరంకు దగ్గరే ఓకే సార్ అదే పండిస్తారు పండించేవారు అయితే ఇప్పుడు ఎలా పండిస్తారు అంటే మొక్కని తీసేసి మొక్క పరంగా తీసేసి ఎండలో ఆరబెట్టి ఎండలో ఎండబెట్టి ఆకుల్ని సపరేట్ చేసి వాటిని ప్రాసెసింగ్ కౌంటింగ్ చేయాలి సార్ టన్నుల లెక్కన అమ్ముతూ ఉంటారు వీటిల్ని అదే అదే విధంగా మనకి ఎక్కువగా నెల్లూరు జిల్లాలో కూడా పండిస్తున్నారు సార్ దీన్ని ఆ నెల్లూరులో కూడా పండిస్తున్నారు సార్ చలా చోట్ల పండిస్తున్నారు సార్ పొగాకు అనేది అది ఏ మట్టిలో అయిన పెరుగుద్ది ఎక్కడైనా సరే పెరుగుతుంది సార్ అంతే కాకుండా సార్ దీన్ని ఎక్కువగా సిగరెట్ ఫ్యాక్టరీకి బీడీ కంపెనీ ఫ్యాక్టరీకి ఎక్కువగా అమ్ముకుంటూ మార్కెట్ చేస్తారు అదే విధంగా కొంతమంది లోకల్ మార్కెటింగ్ కూడా చేస్తారు సార్ అదే మీరు చెప్పండి సార్ సార్ మేమే సార్ మేమే మీ దగ్గరుండి చూపిస్తాం చేస్తాం మీకు వాళ్ళతో మాట్లాడిస్తాం అన్ని కూడా మేమే దగ్గరుండి చేస్తాం సార్ సార్ మీరు వచ్చేటప్పుడు కాల్ చేయండి సార్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యు సార్